శాంతిగారు ఆరోగ్యం ఎలా ఉంటుందండి మందులేసుకోవడం మానేసారా వేసుకున్నా మరి ఇంకా అలా ఎందుకు ఉంటుంది విశ్రాంతి తక్కువగా తీసుకుంటున్నట్టు ఉన్నారు అవి కొంచెం అంటే పనిని కొంచెం తగ్గించుకుంటూ ఉంటే అవి మీకు వచ్చిన కాళ్ళ నొప్పులు అవి గట్రా కొంచెం తగ్గుతాయి మీరు అలా పనులు చేస్తూ ఉంటే ఇంకా మందులు ఎన్ని వాడినా అవి ఎలా తగ్గుతాయి

అదే ఒకసారి డాక్టర్ని కూడా కలిస్తే పోనీ ఎక్స్రే అవి తీయించి ఎలాగుందో ఏంటో చెప్తారు రండి మరి ఆయన గారికి ఎలా ఉంటుంది మీ ఆయన గారికి రండి హాస్పటల్లో ఒకసారి చూపించుకుంటే మంచిది అసలు ఏంటి అన్న తెలుస్తుంది కదా సమస్య ఏంటి అన్నది తెలిస్తే దాన్ని బట్టి మందులు మార్చొచ్చు అదే మీరు కొంచెం విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి మందులు అవి చేయించుకోండి మళ్ళీ ఒకసారి అదే మర్చిపోకండి మరైతే అంటే మందులు మారుస్తే మళ్ళీ అదే ముదిరిపోతే కనుక ఇబ్బంది అవుతుంది కదా

ఇద్దరు ఒకసారి వినిపిస్తే అసలే మన హాస్పిటల్ మంచి పేరున్న హాస్పిటల్ కదా అలానే అందుకనే రండి అయితే ఒకసారి సరేనా ఓకే